ఇప్పుడు మనకి ఈ భౌతిక పుస్తకాలు చదివితే అండ్ ఈ ఎలక్ట్రానిక్స్ గురించి మనకు తెలిస్తే ఎప్పుడైనా మనకు మన జీవితం ఉపయోగపడతాయి నాలెడ్జ్ అనేది ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైనా కొనడానికి వెళ్ళినప్పుడు ఎలక్ట్రానిక్ వస్తువులు అప్పుడు మనకు బేసిక్ నాలెడ్జ్ ఉండాలి ఆ వస్తువు ఎలా పనిచేస్తుంది దాని కెపాసిటీ ఏంటి అది ఎంత పవర్ కన్జప్షన్ చేస్తుంది అనేది మనకు తెలిసి ఉండాలి అండ్ నేను ఆడియో బుక్స్ వింటాను ఇప్పుడు మనం ఎప్పుడూ మనం పుస్తకాలు పట్టుకొని ఎక్కడికి వెళ్ళలేము కదా సో మనము ఈ కాలంలో మొబైల్ ఫోన్స్లోనే ఆడియో బుక్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి సో మనం నార్మల్గా పాటలు వింటూ ఉన్నట్టే మనం ఆడియో బుక్స్ ఓపెన్ చేసి ఒక మనకు నచ్చిన బుక్ అనేది ఆడియో రూపంలో వినచ్చు దానివల్ల ఏంటి అంటే మనకు ఒక బేసిక్ కొంచెం టైం సేవ్ అనేది అవుతుంది అండ్ మనం జస్ట్ ప్యాసివ్లీ వింటాము మనం విజువలైజ్ చేసుకుంటాము వినేటప్పుడు సో దానివల్ల మనకు చాలా ఉపయోగం ఉంది ఆడియో బుక్స్ వల్ల